నేను ఇప్పుడు గ్రామ పంచాయతీ గురించి తెలియజేస్తున్నాను గ్రామ పంచాయతీ అనేది గ్రామ గ్రామానికి ఉంటుంది అందులో ముఖ్యంగా పంచాయతీకి సంబంధించి గ్రామ పంచాయతీకి సంబంధించి సర్పంచ్ అనేవాడు కీలక పాత్ర ఉంటుంది సర్పంచ్ ఎన్నికల ద్వారా ఒక సర్పంచ్ని ఎన్నుకోవడం జరుగుతుంది సర్పంచ్ ఈ సర్పంచు యొక్క డ్యూటీ ఏమనగా మన గ్రామం గ్రామాన్ని గ్రామానికి సంబంధించిన పనులన్నీ సర్పంచే చూసుకుంటాడు గ్రామంలో ఎలాంటి అవసరాలున్నా సర్పంచ్ గారే చూసుకుంటారు వాటి ఎలాంటి అవసరాలున్నా వాటిని గవర్నమెంట్కి తన అప్పీల్ పెడుతూ ఉంటాడు సర్పంచ్ వచ్చేసి గ్రామంలో పరిశుభ్రత గురించి అలాగే రోడ్ రోడ్ బాగు గురించి వాటర్ సప్లై గురించి ఇలా రకరకాలుగా ఆయన యొక్క డ్యూటీ ఉంటుంది అలాగే గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క గ్రామానికి ఏమైనా నిధులు వచ్చినా ఆ నిధులని ఆయన ద్వారానే గ్రామానికి ఇవే ఇవే పనికైతే అవసరమో ఆ నిధులను ఉపయోగిస్తూ ఉంటాడు అలాగే రకరకాల పనులను సక్రమంగా చూస్తూ ఉంటాడు రైస్ రేషన్ సంబంధించినవైనా కానీ ఎలాంటి ఏవైనా స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ పోస్ట్ ఆఫీస్ వీటికి సంబంధించి ఏమైనా అవసరాలున్నా సర్పంచ్ గారే చూసుకుంటారు సర్పంచ్ గారి కోరిక మీదకే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో గ్రామ పంచాయతీలో ముఖ్యంగా పాత్ర ఉండేది సర్పంచ్ గారి పాత్రనే ఉంటుంది సర్పంచ్ గారు ద్వారానే మిగతా పనులన్నీ కూడా జరుగుతాయి